రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకాన్ని ఎక్కువగా ఇష్టపడుతాను ఎక్కువగా చదువుతాను కూడా నేను ఆ పుస్తకాన్ని ఇప్పటికి ఐదు సార్లు చదవడం జరిగినది ఎందుకంటే ఆ పుస్తకంలో సారాంశం చాలా బాగుంటుంది ఒక జీవితం మనిషి జీవితకాలం తాను ఎలా జీవించాలి ఎలా సంపాదించాలి ఎలా దాచుకోవాలి ఎలా ఖర్చు పెట్టాలి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని ఒక మనిషి యొక్క జీవితాన్ని సంబంధించిన గొప్ప మాటలను ఇందులో రాయడం జరిగింది అంతేకాకుండా రెండు కుటుంబాలను ఉదాహరణగా తీసుకోని ఎవరు ఎలా ఉంటారు అని నిరూపించి మంచి చెడులను చెప్పి జీవితంలో మంచి మార్గంలో వెళ్ళాటానికి ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను